నేను బ్యాంక్ ఖాతా తెలుసుకుందామని అనుకున్నాను నా పెన్షన్ మొత్తం ఆ అకౌంట్లో వేయుటకు నిర్ణయం నిర్ణయించుకున్నాను బ్యాంక్వారు నా పాన్కార్డ్ అడిగారు ఆ పాన్కార్డులో నా పేరు తప్పుపడింది బ్యాంక్వారు వెంటనే ఈ పాన్కార్డు మీదేనా అమ్మ నీ పేరు తప్పు పడింది మీరు వెంటనే వెళ్ళి మార్చుకుని వచ్చి రావలెను అని పంపారు నేను వెంటనే పాన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళాను వారు నా దగ్గర బీఎస్ ఎస్ఎస్సీ మార్కులు లిస్టు ఆధార్కార్డు ఓటర్కార్డు జరాక్స్ కాపీలు తీసుకున్నారు కానీ వాటి అన్నింట్లో ఇంటి పేరు నా పేరు కరెక్ట్గా పడింది అని చూసారు పాన్కార్డులో మా మాత్రమే మా పేరు తప్పుపడింది కాబట్టి మా పాన్కార్డును వారంలో వారం రోజుల్లో ఇస్తాము మీరు మాకు రెండు వందల రూపాయలు ఇవ్వాలని రుసుము ఉంటుంది అని చెప్పారు ఈసారైనా నా పాన్కార్డు తప్పులు లేకుండా చూడమని చెప్పాను